నేను వెళ్ళే లైబ్రరీ నాకు ఇంటి దగ్గరలో ఉంది అక్కడ అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి నేను ఒక లైబ్రరీని మా ఇంట్లో ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అందులో ఎక్కువగా కథలు పుస్తకాలు ఏర్పాటు చేయాలని ఆసక్తిగా ఉంది